నేను చదివిన పుస్తకాలలో ఒకటి నాకు బాగా నవ్వు తెప్పించినది అది అద్దెపల్లి అన్నయ్య గారి కథలు అదే పుస్తకం ఈ పుస్తకంలోని కథలు చాలా సరదాగా హాస్యంగా వ్రాయబడ్డాయి ప్రత్యేకంగా అద్దెపల్లి అన్నయ్య గారు గ్రామీణ జీవితం వారి ఆసక్తికర సంఘటనలను హాస్య రీతిలో చూపించడం చాలా బాగుంది పుస్తకంలో ఉండే చిన్న చిన్న సంఘటనలు అక్కడి వ్యక్తుల మాటలు వారి సంస్కృతి ఇలా స సమగ్రంగా నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయి ఒక కథలో పాడె పందం మీద వారి ఊర్లో ఎలా ఉండేది ఒకరిపై ఒకరు ఎలా షరతు కడతారో చదవటం వల్ల చప్పుడు నవ్వు వచ్చేది ఈ పుస్తకం నాకు ఎందుకు ఇష్టమైనదంటే అది రోజువారి జీవితంలో జరిగే సాదా సీదా సంఘటనలకే హాస్యపూరితంగా చూస్తుంది అందులో మానవ స్వభావాల అనేక ముచ్చట్లు సరదా కాంప్లికేషన్లో ఉన్నాయి చదువుతూ నవ్వుతూ ఉండటం వల్ల పుస్తకం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది